పక్షుల్ని పెంచుకోవాలనుకునే వారికి వారికి ట్రైనింగ్ ఇవ్వాలనుకునే వారికి ఏంటంటే ఫస్ట్గా వాటిని మనము టీం చేసుకోవాలి అంటే ఏంటంటే ఒకవేళ ఏవైనా పక్షులను కనుక మనం పెంచుకున్నట్లయితే వాటిని రోజు ఒక ఐదు నిమిషాలు కానీ రెండు నిమిషాలు కానీ చేతి మీదకి తీసుకొని వాటికి కూర్చోడం అది మనము ట్రైనింగ్ ఇవ్వాలి అనమాట అంటే ముందుగా వాటిని మన దగ్గర రావడానికి భయం అనేది పోయేలా చేసుకోవాలి అంటే అలాగా డైలీ మన దగ్గరకి కొంచెం సేపైనా సరే ట్రైనింగ్ ఇవ్వడం వల్ల భయం అనేది పోగుతుందన్నమాట ఇంకొకటి ఏంటంటే వాటికి ఫుడ్ అనేది పెడుతూ ఉండాలి గంట్లు ఇంకా కొర్రలు అలాంటివి ఆ ఎర్రగా ఉండే ఇది ఏంటి అంటారు ఫ్రూట్స్ అలాంటివి మెల్లమెల్లగా పెట్టి వాటిని మచ్చిగ చేసుకోవాలి అలా చేసుకున్నప్పుడు ఏంటంటే అది మనకి దగ్గర అవుతుంది అనమాట ఇంకోటి ఏంటంటే పక్షులు అనేవి ఎగిరిపోకుండా ఉండడానికి కొంతమంది వాటి వింగ్స్ని కట్ చేస్తూ ఉంటారు అలా చేయకూడదు వాటికి ఒక కొలత అనేది ఉంటుంది ఎంతవరకు కట్ చేయాలో అంతవరకే కట్ చేసి వాటిని మీ దగ్గర ఉంచుకోటానికి ప్రయత్నం చేయాల్సి ఉంటుందన్నమాట ముఖ్యంగా కొన్ని యాప్స్ అనేవి మనకి ఆన్లైన్లో కూడా ఉన్నాయి వాటి దగ్గర చూసుకోవాలి యూట్యూబ్ ఛానల్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయనమాట అందులో టిప్స్ అనేవి ఎక్కువగా చూపిస్తూ ఉంటారు వాటిని కూడా చూసి మనం పక్షుల్ని పెంచుకోవచ్చు